పాఠశాలల్లో సాధారణంగా విద్యార్థుల కళాభివృద్ధి కోసం సంగీతం నృత్యం అంటే కల్చరల్ ఫోగ్రామ్స్ ఉండవచ్చు కొన్ని పాఠశాలలు నృత్యం శిక్షణను ప్రత్యేక టీచర్లను నియమిస్తాయి మరియు వార్షిక ఉత్సవాలకు లేదా రాష్ట్రస్థాయి పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేసుకుంటాయి కొన్ని పాఠశాలలు రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులను శిక్షణ ఇస్తాయి ఈ తరగతులు సాధారణంగా స్కూల్ గంటల తర్వాత లేదా ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారు